నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ దానిలో నెట్వర్క్ మార్కెటింగ్ దాంట్లోకి అవి చేశాను ఆ టైమ్లో నాకు వాళ్ళు కాపీ క్యాట్ మార్కెటింగ్ అండ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్స్ చదవండి అవి మీకు మీరు గ్రో కావడానికి యూస్ఫుల్ అవుతాయని చెప్పారు నేను చదివిన చివరి పుస్తకాలవే రెండు రిచ్ డాడ్ పూర్ డాడ్ను కాపీ క్యాట్ మార్కెటింగ్ అంటే ఒక మనిషిని కాపీ క్యాట్గా మనం మనం మన వ్యక్తిని ఆ వ్యక్తి సేమ్ అట్లా ఇంకో వ్యక్తి మన లాగానే జిరాక్స్ కాపీ ఎలా చేయాలి అనేది అది చదువుతున్న కొద్ది తెలుస్తుంది ఇవే కాకుండా మహ రామాయణం పుస్తకం ఎప్పుడో నేను బయటకి వెళ్ళినప్పుడు నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చిండ్రు ఆ రామాయణ పుస్తకం అనుకోకుండా ఇప్పుడు నా దగ్గర లేకుండా మిస్ అయి పోయింది రామాయణ పుస్తకంలో ఇ ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క లెసన్లాగా ఉండేదన్నట్టు ఒక్కొక్క లెసన్ చదువుకుంటూ ఫ్రెండ్స్ వాళ్లకి వాళ్లకి వీళ్ళకి అది ఒక స్టోరీలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తుంటే అది ఎంతో ఆనందం అనిపించేది రామాయణము చెబుతూ ఉంటే రామాయణది మహాభారతం కూడా అట్లా చదవడానికని ట్రై చేసిన కాని ఒకటి రెండు లైసెన్స్ చదివేవరకి వాళ్ళ నేమ్స్ కన్ఫ్యూజన్ అయిపోయి స్టోరీ చెప్పడానికి నాకు అర్థమయ్యేది వాళ్లకు చెప్పాలంటే పేర్లు గుర్తుకు రావు వాళ్లయి విభేష్ విభీషణుడు అర్జునుడు ఇట్లా ఒకరికి ఒకరికి అనేది డిఫరెన్స్ తెలియకుండా అలా కన్ఫ్యూజ్ అయిపోయేది ఈ నాలుగు పుస్తకాలే నేను చదివిన పుస్తకాలు నాకు బాగా నచ్చిన పుస్తకాలు